హలో బాపు ఎలెక్ట్రీషనానే మాది ఇక్కడ సిసి దగ్గరొక టీ టైమ్ ఉన్నదిగా బాపు దాని ఫ్రిడ్జ్ అంతా రిపేరున్నది కాకా దాన్ని రిపేరు చెయ్యాలె మరి ఎంత తీసుకుంటావు ఏంటి అన్నది ఏమన్నా రెండు హాట్ ఫ్రిడ్జు కూల్ ఫ్రిడ్జు రెండూ పోయినాయి బాపు అంటే అందులో ఏదో ఉంటాయట కదనే అందులో ఏదో సామను అది పోతే అవి చిన్ననే

ఇప్పుడు అవి మన దగ్గర అవైలబుల్ ఎక్కడ దొరకాయా బాపు

ఇప్పుడు నువ్వు అవైలబుల్ ఉంటావా బాపు మాకు మాకు దగ్గరేనా నువు ఉంటావేనా కాకా మాది ఇక్కడ సిసి దగ్గర ఇటు ఒక బజాజు షాప్ ఉంటుంది బాపు దానికి ఆపోజిట్లో ఉంటుంది మా టీ టైమ్ బోరుకా అంటే దగ్గరనే కదా బాపు మరి మన సిసి మన మంచిర్యాలలో ఎవరు అవైలబుల్ ఎవరు లేరానే మనకు ఎలక్ట్రీషన్లు ఇట్ల

ఎలక్ట్రికలు ఎలక్ట్రికలు వైరింగ్ అదొకటి ఇదొకటి అంటే కొత్త కొత్తగా వేసింది రెండు నెల అవుతోంది ఇది టీ టైం పెట్టి అది ఇది పని చేస్తలేదు మన వైరింగ్ అంత కరక్ట్ లేదే ఇక ఎట్లా చెప్పాలనో నాకు తెలుస్తలేదు ఒకసారి నువ్వొచ్చి చూస్తే నీకే తెలుస్తుంది బాపు నీకే మరి నీకు ఎప్పు

ఇప్పుడు సర్వీస్ చార్జ్ ఎంత ఉంటుందే

అబ్బా ఇది అబ్బా ఎట్లా బాపు ఇంతగనమైతే అబ్బా అది బరాబరే గానీ మనకు అవైలబుల్ ఉన్నోడు అని చెప్తేనే ఫోన్ చేసినా కదా బాపు మరి ఈ రెండు మూడు వేలంటే ఎట్టనే సరే కాకా ఇప్పుడు నేను ఈ లొకేషన్ నీకు షేర్ చేస్తా రేపు మార్నింగ్ వరకొచ్చేయి బాపు ఓకే బాపు ఓకే బాపు